తెలుగు మాట్లాడేవారు ఇతర భాషల నుండి వచ్చిన పదాలను వారి రోజువారి సంభాషణంలో చాలా సహజంగా కలుపుతారు దీనికి ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి అందులో మొదటిది ఆంగ్ల భాష ప్రభావం ఆధునిక జీవన శైలి విద్య మరియు పని స్థలాల్లో ఆంగ్ల భాష విస్తృతంగా ఉపయోగించబడుతుంది అందువల్ల తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలను కలపడం సాధారణం రెండవది ప్రాంతీయ భాషల ప్రభావం కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒడిషా వంటి సరిహద్దు రాష్ట్రాల భాషల ప్రభావం కూడా కనిపిస్తుంది మూడవది సినిమాలు మరియు మీడియా ప్రభావం తెలుగు సినిమాలు టీ వీ షోలు సోషల్ మీడియా వల్ల సంస్కృతి హిందీ తమిళ పదాలు లోకప్రియమయ్యాయి నాలుగవది సాధారణ అనుసరణ మరియు సౌలభ్యం కొన్ని పదాలు తెలుగులో చెప్పడం కంటే ఇతర భాషల నుండి తీసుకోవడం సులభంగా అనిపిస్తుంది ఈ విధంగా మన తెలుగు వారు అవసరానికి అనుగుణంగా ఇతర భాషల పదాలను ఉపయోగించి సంభాషణను సులభవంతం చేస్తారు